హలో

యెస్ యెస్ సార్ ఇది అమరావతి రెస్టారెంటే మీరు చెప్పండి సార్ మీకేమి కావాలి సార్ ఏ విధంగా మీకు సహాయపడగలము చెప్పండి సార్

సార్ మా దగ్గర నాన్వెజ్ ఐటము వెజ్ ఐటము రెండూ ఉన్నాయి సార్ నాన్వెజ్ ఐటంలో చికెన్ దమ్ దమ్ బిర్యానీ హైదరాబా బిర్యానీ రెడ్ చికెన్ రోటి చికెన్స్ అన్ని వెరైటీలు ఉన్నాయి సార్ మీకు ఏది కావాలన్నా సార్ ప్రొవైడ్ చేస్తాము సార్ అన్నీ కూడా మాకు మా దగ్గర అన్నీ కూడా హాట్ హాట్గా దొరుకుతాయి సార్ టేస్టీ ఫూడ్స్ ఉంటాయి స్పైసీగా ఉంటాయ్ సార్ సార్ మా దగ్గర చికెన్ దమ్ బిర్యానొచ్చి టూ ట్వెంటీ రుపీస్ ఉంది సార్ టూ హండ్రెడ్ ట్వంటీ రుపీస్ ఉంది టూ హండ్రెడ్ ట్వెంటీ రుపీస్ సార్ చికెన్ దమ్ బిర్యానీ టూ ట్వెంటీ సార్ టూ హండ్రెడ్ ట్వెంటీ రుపీస్ సార్

సార్ బల్క్లో అయితే మనకు టూ హండ్రెడ్ పడుతుంది సార్ మామూలుగా అయితే మీరు ఇక్కడికి వస్తే పర్ పర్ పర్ హెడ్ వచ్చి మేము టూ ట్వెంటీ తీసుకుంటాము సార్ బల్క్లో అయితే ఒక ప్లేట్ వచ్చి టూ టొం టూ హండ్రెడ్ పడుతుంది సార్

ఓకే సార్ తప్పకుండా సార్ మేము ప్రొవైడ్ చేస్తాము సార్ మీకేమి ఏమి సార్ మా దగ్గర హైదరాబాదు దమ్ బిర్యానీ ఉంది బావార్చి దమ్ బిర్యానీ ఉంది రియాజ్ రియాజ్ ఫేమస్ బిర్యానీ ఉంది ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మా దగ్గర అన్ని ఉన్నాయి స్పైసీగా ఉంటాయి మీరేది సెలెక్ట్ చేసుకున్నా కాని మటన్ బిర్యానీ ఉంది చికెన్ బిర్యానీ ఉంది మీకు ఏది కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము సార్ తప్పకుండా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ సార్ టూ హండ్రెడ్ ఇంటూ టూ ట్వెంటీ ఫోర్ థౌజండ్ అవుతుంది సార్ సో మేము మేము సప్లయ్ చేస్తాము సార్ సార్ ఇప్పుడు మాకూ అంటే విత్ కోక్ విత్ కోక్ ఇస్తున్నాము ఎక్స్ట్రాగా మీకు అడిషనల్గా మీకు ట్వెంటీ మెంబర్స్ మాకు ఆర్డర్ ఇస్తున్నారు కాబట్టి యాజ్ ఏ ఫేవర్గా మేము కూడా ఏంటంటే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీతో పాటే మేము కాస్త ఫ్రై ఇస్తాము సార్ ఫ్రై చికెన్ ఫ్రై ఇస్తాము ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రై ఫ్రై ఇస్తాము సార్ అంటే లైక్ యాజ్ పకోడా చికెన్ పకోడలాగా వస్తుంది మేము ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాము సార్ మీకు అడిషనల్గా ఇస్తాము నో సార్ మేమే మేమే తీసుకొస్తాము సార్ మాకు వెహికల్ ఉంది వ్యాన్ ఉంది మేము పంపిస్తాము రెస్టారెంట్ తరపున వెహికల్ ఉంది సార్ మేము పంపిస్తాము సార్ మీరు అడ్రస్ మాకు పాస్ చేసిట్లయితే మేము కంపల్సరీగా మేమే ప్రా పాస్ చేస్తాము ఉంది సార్ ఆల్వేస్ వెల్కమ్ సార్

ఓకే సార్ ఓకే సార్ తప్పకుండా సార్ ఓకే సార్ తప్పకుండా సార్ మేము ప్రొవైడ్ చేస్తాము సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్